మేము పండగలకు వండుకునే వంటకాయలు అనగా అనేక రకాలు ఉంటాయి ముఖ్యంగా మేము చాలా గ్రాండ్ గా జరుపుకునే పండుగలు ఉంటే దీపావళి సంక్రాంతి వినాయక చవితి న్యూ ఇయర్ దసరా ఈ పండుగలు మేము చాలా గ్రాండ్ గా జరుపుకుంటాం మొదట సంక్రాతి అంటేనే మేము చాలా ఉత్సాహంగా చెరకు మరియు పొంగళ్ళు వడ పాయాసం బోండా మరియు అన్నం సాంబారు అంటే అన్ని ఆ దేవుడికి ప్రసాదించి ఆ తర్వాత బంధువులు మేమందరం కలిసి ఆ వంటకాయలు తింటాం మరియు మేము మాకు ఎంతో ఫేమస్ ఎంతో ఆనందం అనే పండుగ అంటేనే దీపావళి ఈ దీపావళి వస్తేనే మేము మొదట టపాకాయలను కాలుస్తూ ఆ తర్వాత వండుకునే వంటలను తింటూ ముఖ్యంగా నూనె వంటలు అంటే ఈ కజ్జాలు మాత్రం ఎంతో ఫేమస్ దీపావళి అంటేనే ఆ కజ్జాలను మొదట ఆ దేవుడికి ప్రసాదించి ఆ తర్వాత కజ్జాలు వడ పాయాసం బోండా మరియు చికెన్ మటన్ వంటి అనేక వంటకాయలను బంధుమిత్రులతో కలసి భోజనం చేస్తాం మరియు వినాయక చవితికి చాలా గ్రాండ్ గా ఊర్లో అంతో పెద్దలు కలిసి ఆ వినాయక చవితిని డబ్బులు వసూళ్లు చేసి ఆ వినాయక చవితి తీసుకొచ్చి గుడి ముందర పెట్టి ఆ స్వామిని పూజించి రోజూ ఐదారు రోజులకు ఆ పూజలకెళ్లి ఆ పూజలతో కలుసుకుని అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని తింటూ అక్కడ ఆనందంగా ఉత్సాహంగా పాటలతో ఆటల పాటలతో ఎగురుతూ ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటాం ఇది మేము ప్రత్యక్షంగా ఎంతో పండగలకు వండుకునే వంటకాలు అంటే ఇవే